హలో గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ మ్యాడం మేడం మేడం భువనగిరి జాగృతి కాలేజ్ ప్రిన్సిపల్ గారేనా మాట్లాడేది మ్యాడం నా పేరు శృతి నేను డిగ్రీ చదువుతున్నా ఇప్పుడు మా మన కాలేజీలో మ్యాడం నాకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి ఇవ్వగలరా మ్యాడం మా ఫాదర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది మ్యాడం మొత్తం అంటే అక్కడనే ఉంటాము మా ఫాదర్ కూడా అక్కడనే వర్క్ చేస్తారు మేము కూడా అక్కడనే చదువుకుంటాం మేడం అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకసారి ప్రిన్సిపల్ గారిని అడిగి చూడండి చూడమ్మా అని చెప్పిండు మా ఫాదర్ అందుకనే అడుగుతున్నా మ్యాడమ్ ఇస్తారా ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాం మ్యాడం మ్యాడం మాకు ట్రాన్స్ఫర్ అయింది అక్కడనే చేసుకుందామని డిస్కంటిన్యూ చెయ్యకుండా అక్కడనే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం మ్యాడం అదే మ్యాడం ఎగ్జామ్స్ టైమ్లో అడుగుతున్నా కొంచెం అ కొంచెం అర్జెంట్ ఉంది కదా మేడం అందుకనే అడుగుతున్నాం లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయిన తరువాతనే అడుగుదును ఎందుకంటే రేపే ట్రాన్స్ఫర్ రేపే అవుతున్నారు అంటే మొత్తం లగేజ్ లగేజ్తో సహా మొత్తం హైదరాబాద్ రేపే వెళ్తున్నాం మ్యాడం అవును మేడ్ కరక్టే మ్యాడం కానీ మళ్ళీ మేము ఇక్కడికి రాము మళ్ళా తిరుగుడు అవుతుంది కదా అని బాధ మ్యాడం భువనగిరిలో మ్యాడం భువనగిరిలో అన్ని కాలేజెస్లోని అందరూ ఇస్తున్నారు కద మ్యాడం మీరు కూడా ఇవ్వచ్చు కదా ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇస్తున్నారు ప్రిన్సిపల్సు అట్లా ఏం అనరు కద మ్యాడం చాలా మన భువనగిరిలో కాలేజీలో చాలామంది తీసుకున్నారు కద మ్యాడం అవును మ్యాడం ఓకే మ్యాడం త్యాంక్ యూ వెరీ మచ్ మ్యాడం